నేను గత నాలుగు నెలల క్రితం నేను మీషోలో ఆన్లైన్లో ఒక చీర కొనుగోలు చేశాను ఆ చీర చాలా బాగుంది అంటే అవి కాంబోలాగా తీసుకున్నాను ఆ చీరలు నాలుగు చీరలు తీసుకున్నాను అవి బెనారస్ పట్టు చీరలు అనమాట అవి నాకు మా అక్కకి మా చిన్న అక్కకి మా అమ్మగారికి కలిపి నాలుగు చీరలు బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను అయితే ఆ చీరలు చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి దాని మీదకి జాకెట్ కూడా మంచిగా వర్క్ తోటి వచ్చింది చీరలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి దాని ధర వచ్చి చాలా తక్కువ పడింది చీర మాకు చాలా బాగా నచ్చిందేమో దాన్ని కట్టుకొని అలా వెళ్తే ఫంక్షన్కి వెళ్తే

దాని మీద దారపుతో అల్లికలు వచ్చినాయి చాలా బాగున్నాయి అసలు ఎన్నిసార్లు దాన్ని వాష్ చేసినా కూడా అసలు అది ఎలాంటి మెరుపు పోలేదు దాని మీద ఉన్నది చీర మాత్రం చాలా బాగున్నాయి చీరలు నాలుగు నాలుగు రంగులు వచ్చినాయి చీర అసలు ధర కూడా చాలా తక్కువ పడింది మాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అందరూ మీరు ఎక్కడ కొన్నారు మాకు చెప్పరా మాకు చెప్పరా మేము కొనుక్కుంటాం అన్న అసలు ఆ చీరలో మేము చాలా ఫొటోస్ దిగాము ఆ చీర చాలా అంటే చాలా పెద్దది అసలు మాకు చాలా అనుకూలంగా చాలా బాగుంది అసలు చాలా ఎక్కువ కుచ్చిళ్ళు వచ్చినాయి చీరకి చీర ఎక్కడా అసలు డ్యామేజ్ రాలేదు చాలా బాగుంది చీర అసలు ఆ చీర గురించి ఎంత చెప్పినా అసలు చాలా తక్కువ అనమాట మేము ఆ చీరని చాలా అంటే చాలా ఇష్టపడ్డాము మా ఆయన గారు అయితే అసలు చీర చాలా బాగుంది అని చెప్పి నన్ను చాలా మెచ్చుకున్నారు మా అమ్మ మా అక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ చీరను చూసి అసలు బాగా నచ్చింది మాకు ఆ చీర అసలు ఆ చీరని మేము మర్చిపోలేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ చీరనే కట్టుకుంటాము మేము